పిఎంకెవివై కోర్స్ గురించి అవగాహన పొందడం పిఎంకెవివై కింద అనేక రంగాల్లో స్కిల్స్ అందుబాటులో ఉన్నాయి కోర్స్లు జాబ్ రోల్స్ దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయబడింది మీరు దగ్గరలో ఉన్న శిక్షణ కేంద్రాన్ని గుర్తించండి పిఎంకెవి అధికారిక వెబ్సైట్ని సందర్శించి ట్రైనింగ్ సెంటర్ శిక్షణ మీరు ఏ ప్రాంతం దగ్గరలో కేంద్రాలు గుర్తించండి మీ రాష్ట్రం జిల్లా ఆధారంగా ట్రైనింగ్ సెంటర్ వివరాలు పొందండి రిజిస్ట్రేషన్ ప్రక్రి మీ పేరు చిరునామా విద్యార్హత మరియు ఆసక్తులు వంటి వివరాలు రిజిస్ట్రేషన్ చేయండి సెంటర్ దగ్గర నేరుగా రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఆధార్ కార్డు విద్యార్ది అర్హత సర్టిఫికేట్లో మరి తన అవసరం పత్రాల్ని అందుబాటులో ఉంచాయి రిజిస్ట్రేషన్ తర్వాత శిక్షణ కేంద్రం కోర్స్ ప్రారంభ తేదీ షెడ్యూల్ మరియు అటెన్షన్ గురించి వివరములు అందిస్తుంది పిఎంకెవివై శిక్షణ పూర్తి చేసిన తర్వాత మీరు ప్రణాళిక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఉపాధి అవకాశాలు పొందడానికి లేదా స్వయం ఉపాధి వైపు అడుగు వేయవచ్చు మీ ట్రైనింగ్ సెంటర్ లేదా పిఎంకెవివై హెల్ప్లైన్ వన్ ఎయిట్ జీరో జీరో వన్ టూ త్రీ నైన్ సిక్స్ టూ త్రీ ద్వారా సహాయం పొందండి మరింత స్పష్టత కావాలనుకుంటే మీ ఈమెయిల్ ఐడీ లేదా పూర్తి వివరాలను అందిస్తే మేము మరింత దశలను వివరించగలరు మీ నైపుణ్య అభివృద్ధి ప్రయాణ విజయోద్ధరణ సాగాలని ఆక్షింస్తున్నాం